భారతీయ భాషలు మరియు వారి మాట్లాడే విధానం గురించి అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం మనం తెలుగు మాట్లాడే సమయంలో ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటే వారి భాషను ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక ముద్ర తెలుగు భాష మాట్లాడే వ్యక్తులు ఇతర భారతీయ భాషలతో మాట్లాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్పులు లేదా ఆచారాలు పాటిస్తారు మీరు నేను మనం అన్నట్లు మాట్లాడి ఒకదాన్ని ఒకదాన్ని విధానాన్ని మరొకదానికి చేరే చేరించడానికి ఎక్కువగా అవగాహన చెందుతారు తమిళం మాట్లాడే వారితో తెలుగు మాట్లాడుతుంటే సంబోధనలతో గౌరవం అలాగే భాషలోని నిబంధనలు అలానే ఉంటాయి అలా జరిగితే అర్థం కూడా బాగా వస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేవి బాగా మాట్లాడుతారు తెలుగులో మరియు కన్నడ భాషలో చాలా దగ్గరగా ఉన్నాయి కొన్ని భాషల్లో విభాగాల్లో తేడా ఉంటాయి మీరు ఎలా ఉన్నారు అన్న విషయం అనే కూడా కన్నడ భాషలో అర్థం వస్తుంది కాబట్టి తెలుగు మాటల్లో దీనికి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అన్నట్లు ఉంటుంది తెలుగు మరియు మలయాళం మధ్య నుంచి అనుసంధానంగా ఉంటుంది కానీ మలయాళం పలుకుబడిలో సున్నితమైన మార్పులు ఉంటాయి మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఇతర భాషలు వారితో గౌరవంతో మాట్లాడటం చాలా ముఖ్యం మనం చెప్పే మాటలు చాలా అంగీకరించినట్లుగా ఉండాలి అంటే మీరు ఎలా ఉన్నారు అన్న మాట లేకుండా అనవసరంగా మరొక వ్యక్తి కోసం అడిగేలా ఉండాలి ఒక భాష తప్ప ఇతర భాషలతో మాట్లాడటం అసంపూర్ణ వాక్యాలు మనం చర్చించుకోకూడదు